భారతదేశం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు వైవిధ్యభరితమైనవి మరియు గొప్పవి ఇవి వేరు వేరు మతాలు భాషలు ఆచారాలు మరియు నమ్మకాలు కలిగి ఉన్నయి వైవిద్యాలు భారతదేశం ఒక మరి మతపరంగా భాషపరంగా మరియు సంస్కృతి పరంగా వైవిధ్యభరితమైన దేశం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు బౌద్ధ జైన్స్ మతాలు ఇక్కడ ఉన్నవి సాంప్రదాయాలు పండుగలు వేడుకలు కళలు నృత్యాలు సంగీతం వంటకాలు దుస్తులు వస్తు శిల్పం మరియు నమ్మకాలు ఇక్కడ ఉన్నాయి సామాజిక విలువ కుటుంబం గౌరవం సేవ మరియు అధ్యాత్మికత భారతీయ సంస్కృతిలో ప్రధానమైనవి కళలు భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ నృత్యాలు భరతనాట్యం కూచిపూడి కథక్ మొదలైనవి సంగీత సాంప్రదాయం మరియు లౌకిక చిత్రలేఖము శిల్పకళ మరియు సాహిత్యం ఉన్నయి పండుగలు దీపావళి సంక్రాంతి రంజాన్ దసరా మరియు ఇతర ఇక్కడ ప్రధానం ఉ పండగలు వంటకాలు భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల వంటకాలు వేరువేరుగా ఉంటాయి ఉదాహరణకు ఉత్తర భారత వంటకాలు దక్షిణ భారతకి వంట వంటకాలు పశ్చిమ భారతీయ వంటకాలు మరియు తూర్పు భారతీయ వంటకాలు దుస్తులు శార ధోతి లుంగి షర్ట్ ప్యాంట్ మరియు ఇతర సాంప్రదాయ దుస్తులు ఉన్నది వాస్తు శిల్పం భారతదేశంలో పురాతన దేవాలయాలు కోటలు మరియు ఇతర నిర్మాణాలు ఉన్నాయి ఆధ్యాత్మికత హిందూ బౌద్ధ జైన్ మరియు సిక్కు మతాలు ఆధ్యాత్మికత ప్రోత్సాహిస్తాయి భాషలు హిందీ తెలుగు మరాఠీ బెంగాలీ తమిళం కన్నడ మరియు ఇతర భాషలు ఇక్కడ ఉన్నవి